హలో పుస్తకాలు కావాలండి నోట్ పుస్తకాలు కావాలండి మాకు వంద పేజీలు పుస్తకాలు కావాలి రెండు వందల పేజీలు పుస్తకాలు కావాలండి అవి ఒక పది కావాలి ఇవి ఒక పది కావాలండి

పది పది ఇవ్వండి అండి

మరేం తగ్గించరా అండి ఇన్ని బుక్స్ తీసుకుంటున్నాం ఇన్ని పుస్తకాలు తీసుకుంటున్నాం కదా ఏం తగ్గించరా అండీ ఆ పుస్తకాలు వరకు చాలండీ అవి ఒక వంద పుస్తకాలు అవి ఒక పది పుస్తకాలు ఇవి ఒక పది పుస్తకాలు ఇవ్వండి

తగ్గించండి అండి ఎప్పుడూ మీ షాప్ మీ కొట్టులోకే వస్తున్నాం కదా తగ్గిచ్చండి మళ్ళీ రావాలి కదా మీ కొట్టులోకి మేము సరే అండి అయితే ఇవ్వండి

ఇవ్వండి